మా నెల్లూరు ప్రాంతంలో పర్యావరణం రక్షించుకోవడానికి చాలా మార్గాలు చేశాం అందులో ఫారెస్ట్ అధికారుల నుంచి చెట్లను తెప్పించి రోడ్డు డివైడర్ల మధ్యలో నాటించడం ప్రత్యేకంగా వీటి కొరకు స్థానిక ఎమ్ ఎల్ ఏ గారిని కలిసి నిధులు సమకూర్చుకోడానికి గవర్నమెంట్ నుంచి సహాయం అందించాలని కోరావ్ ఇంకా ఏంటంటే ప్రజల్లో పర్యావరణం పరిరక్షణం గురించి అవగాహన కల్పించడానికి అక్కడక్కడ జరిగే సభల్లో కూడా మేము చర్చించడం చేశాం అందురూ అంటే మా నెల్లూరు జిల్లాలోని వాళ్ళు బాగా స్పందించారు మళ్ళీ ఏంటంటే ఈ కార్యక్రమంలో చాలా సమస్యలు కూడా మేము ఎదుర్కోవడం జరిగింది మా విలేజ్లో ఒక ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుందని తెలుసుకుని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారాలు సూచించి సమస్యను మా మా స్థానిక ఎమ్ ఎల్ ఏ గారి వద్దకి తీసుకెళ్ళాం ఆయన కూడా ఈ విషయాన్ని గవర్నమెంట్తో మాట్లాడి చర్చిస్తామన్నారూ ఇంకా ఏంటంటే మరుగుదొడ్లు మరుగుదొడ్లు వాడమండం వాహనాల్లో ప్రయాణం చే తగ్గించమని చెప్పడం ఇంకా చెట్లు నరక కూడదని చెప్పడం నెక్స్ట్ ఇలా ఎన్నో పర్యావరణ పరిరక్షణ పనులు మా ప్రాంతంలో చేసినాము కొంత మట్టుకు మా నెల్లూరిని చాలా అందంగా ఉండేలాగా మేము చూసుకున్నాం